నేను విజయనగరం నుంచి తిరుపతి ప్రయాణం చేసేటప్పుడు బస్ ట్రావెలింగ్ వలన రూమ్స్ తీసుకోకపోవడం వలన మేము వాష్రూమ్కు ఎక్కువగా ఇబ్బంది పడ్డాము పెట్రోల్ బంక్లో ఉన్న వాష్ రూమ్స్ కూడా అవైలబుల్గా లేకపోవటం వలన చాలా ఇబ్బంది పడ్డాము అదే విధముగా దగ్గరలో రోడ్ పాయింట్లో ఎటువంటి డాబాలు కూడా లేకపోవటం వలన మేము ఫుడ్కు కూడా చాలా ఇబ్బంది పరులయ్యాము పెట్రోల్ బంకులో ఒక దగ్గర ఉన్న స్పెషిలిటీస్ ఇంకో దగ్గర ఉండేవి కాదు చాలా చోట్ల లేకపోవడం వలన మేము తిరుపతి వెళ్ళేలోపు చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాము నేను నా స్నేహితులు కూడా ఇదే విధముగా ఇబ్బంది పడుతూనే వెళ్ళాము అంతేకాకుండా అక్కడ స్నానాలు చేయడానికి కూడా హోటల్స్ అవి అవైలబిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళల్సి వచ్చింది